నా ఉద్దేశంలో యోగా మొదలుపెట్టడానికి సరైన వయసు ఏడు లేక ఎనిమిది సంవత్సరములు ఎందుకంటే యోగాలో ముద్రలు ఉంటాయి శ్వాస మీద ధ్యాస ఉంటుంది వీటి గురించి మరి వారికి అర్థం కావాలంటే ముందు వయసు మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోవాలంటే వయసు ఇంపార్టెంట్ కదా అర్థం చేసుకునే జ్ఞానం వారికి రావాలి కాబట్టి ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో యోగా స్టార్ట్ చేస్తే చిన్న వయసులో యోగా నేర్చుకోవటం మొదలు పె నేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎలా అంటే చిన్నతనం నుంచే ఎన్నో మరి ఆరోగ్య సమస్యలు శారీరక సమస్యలు ఇప్పటి పిల్లల్లో మానసికంగా కూడా చిన్నప్పుడే చాలా బలహీన పడిపోతున్నారు అటువంటి బలహీన స్థితిలో నుంచి బలపరచడానికి యోగా ఉపయోగపడుతుంది మరి ఈ చిన్న వయసు నుంచి వారికి పిల్లలకి నేర్పించడం వలన అన్నీ విషయాలలో వారు పటుత్వాన్ని పొందుకుంటారు శారీరకంగా మానసికంగా మరి ఆధ్యాత్మికంగా ప్రతీ విషయంలో వారు ఎన్నో విషయాలు నేర్చుకుంటు ఉంటారు మరి చిన్న వయసు నుంచి వీళ్ళు యోగా నేర్చుకుని యవన కాలంలోనికి వచ్చినప్పుడు మరి వయసును బట్టి వచ్చే ఏ సమస్యలు అయినా కూడా ఎదుర్కోటానికి వారి శరీరం కానీ మరి ఆలోచన కానీ వారి మనసు కానీ దృఢత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి యోగా నేర్పించటం చాలా అవసరమైనది ఈ యోగా నేర్చుకున్నప్పుడు వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా వారి వయసు పైబడిన స్థితిలో చాలా రుగ్మతల నుంచి వారు బయటపడటానికి అవకాశం ఉంది మరి ఇలా మనకి ఈ రోజులలో చాలామంది యోగా టీచర్స్ ఎంతోమంది మరి ముందుకు వస్తు ఉన్నారు యోగాని యోగా మీద యోగాని నేర్పించడానికి యోగా వలన ఉపయోగాలు తెలపటానికి చాలామంది మరి ఇలా మనం చిన్నతనం నుంచే వీరికి నేర్పించడం వలన మరి వారు వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా చాలా సమస్యలు వారు అధిగమించడం నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి చిన్న వయసులోయోగా నేర్పించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నా యొక్క ఉద్దేశం మరి ఈ యోగా వారికి నేర్పించడానికి తల్లిదండ్రులు కూడా మరి ముందుకు రావాలి ముందు చిన్న వయసు నుంచి వారిని ఎంతసేపు చదివించాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి కాలేజీలో మరి ఫస్ట్ రావాలి దీని మీద దృష్టి పెడుతున్నారు కానీ పిల్లలు ఆరోగ్య విషయం మీద తల్లిదండ్రులు సరిగ్గా శ్రద్ధ పెట్టట్లేదని చెప్పాలి ఎందుకంటే ఉదయం లేస్తారు వారికి క్యారేజీలు సిద్ధపరచడంలో ఉంటారు ఈలోపు ఆటో కానీ బస్సు కానీ వస్తే వాళ్ళని స్కూల్కి పంపించాలని చూస్తు ఉంటారు కానీ వారికి చిన్నప్పటి నుంచే యోగం యోగాని నేర్పించడం వలన వారు ఆరోగ్యవంతులు అవుతారనే విషయం ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి మరి వారు ఆరోగ్యంగా ఉంటే వారు చదువుకోగలరు వారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు మరి ఇట్లా వారికి మంచి భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మరి అట్లానే ఆ చిన్న వయసులో వాళ్ళకి యోగా నేర్పించడం వలన నేను చెప్పాను కదండి ముందే అన్నీ విషయాలలో వారు పటుత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి తల్లిదండ్రులారా పిల్లలకు చిన్నప్పటి నుంచి యోగాని నేర్పించడం మరి అలవాటు చేసుకోండి ఈ రోజులలోమనం చూస్తే యవ్వన కాలంలో పిల్లలు హార్ట్ ఎటాక్స్తో చనిపోతున్నారు యవ్వన కాలంలో పిల్లలు సూసైడ్స్ ఎటెమ్స్ చేస్తున్నారు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు యవ్వన కాలంలో పిల్లలు యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్నారు కాబట్టి మరి అంత డెలికేట్ అయిపోయింది వారి ఆరోగ్యం అలా కాకుండా మరి చిన్న వయసు నుంచి వారికి యోగా నేర్పించడం వలన ఎన్నో వారు ఆరోగ్య ప్రయోజనాలు పొందుకుంటారు కేవలం ఆరోగ్యంగానే కాదు మానసికంగా శారీరకంగా బలాన్ని కూడా వారు పొందుకుంటారు కాబట్టి మరి పిల్లల యొ పిల్లలకి యోగా నేర్పించే విషయంలో తల్లితండ్రులు ప్రధాన పాత్ర పోషించాలని నా ఉద్దేశం అండి మరి ప్రతి ఒక్క తల్లితండ్రులు కూడా చిన్నతనం నుంచి పిల్లలకి యోగా నేర్పించడంలో ప్రతి ఒక్కటు ముందుకు రావాలి ఉదయం వాళ్ళకి క్యారేజీలు కట్టి స్కూల్కి పంపించడం కాదు కాసేపు యోగాలో ధ్యానంలో లేదా శ్వాస మీద ధ్యాసలో లేక ఆసనాలు వేయడంలో వారికి నేర్పిస్తు ఉండాలి ఇట్లా చేయడం వలన వారు మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తుని మరి దీర్ఘాయుషుమంతులుగా దేవుడు ఎప్పటి వరకు ఆయస్సుని ఇస్తాడో అప్పుడు వరకు కూడా వారి జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటారు